హలో

చెప్పండి అర్థం కాలేదు ఓకే ఓకే ఓకే ఓకే అదేనండి నేను వెజిటేబుల్స్ క జ మీ మాకు ఇట్లా మార్కెట్లో అవసరం ఉందని చెప్పేసి అన్నాను కదా తీసుకు రమ్మని చెప్పాను కదా తీసుకో తీసుకొచ్చారా

మాకు అంటే ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ కోసం కావాలి ఒక మా ఇంట్లో పెళ్ళి ఉంది అంటే ఇలా బీటుకెళ్తే ఇలా అంటే కా హోల్సేల్ రేట్కి అమ్ముతారు కదా వంకాయలు కావాలి బెండకాయలు ఇంకేంటంటే వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఎ అంటే వంకాయలు ఎలా కేజీ ఉన్నాయండి నలభై రూపాయలకి కేజీయా మాకు ఫంక్షన్ ఉందంటున్నాను కదండీ ఒక ఫార్టీ అంటే ట్వంటీ ఫై కేజస్ వరకు కావాలి ట్వంటీ ఫై కేజస్ అంటే ట్వంటీ ఫై కేజస్ అంటే ఫార్టీ అంటే తక్కువ రేటు ఏమియ్యరా అండి అంటే ట్వంటీ ఫై రూపీస్ కేజీ ఇస్తారా ట్వంటీ అట్టా బిట్కెళ్తే ఇవ బిట్కెళ్తే తక్కువ రేటుకి వస్తాయి కదా మొత్తం చవుక ట్వంటీ ఫై కేజస్కి ఎంత అవే వంకాయలు ఆలుగడ్డలు ట వంకాయలు ఆలుగడ్డలు టొమాటోలు పచ్చిమిర్చి కొత్తిమీరా కరీమా కరివేపాకు పుదీనా ఇంకేంటంటే కా దోసకాయలు మునక్కాయ పప్పుల అంటే వి వెజిటేబుల్స్ ఓన్లీ అంతే అన్ని పన్నీర్ దొరుకుతుందా అండి మీ దగ్గర అంటే పాలకి సంబంధించినవి పాలక్ పెరుగు పెరుగు కూడా కావాలి అంటే అలాంటివి ఉన్నాయా ఐటమ్స్ మీ దగ్గర లేకుంటే జస్ట్ వెజిటేబుల్సేనా అవునా అండి అయితే ఆలు బీన్స్ క్యారెట్ అలాంటివన్నీ కావాలండి అవన్నీ మే మా మా మా కష్ట మా వాళ్ళు రేపు మార్నింగ్ అలా వస్తారండి అంటే మాకు రేపే కావాలి రేపు మార్నింగే ఫంక్షన్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ అవునండి ఓకే ఎ అంటే ఎన్ని గంటల వరకు వస్తుందండి అంటే ఎన్నిగంటల వరకు రమ్మంటారు చెప్పండి మీరు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు సిక్స్ ఓ క్లాకా ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే